నా సమాధానం వచ్చేసి ఆసుపత్రుల వైద్యం కొన్ని చోట్ల బాగున్నాయి మరి కొన్ని చోట్ల అయితే సరిగ్గా లేవు అలాగే ప్రైవేట్ ఆసుపత్రుల్లో డబ్బులు ఎక్కువగా తీసుకుంటున్నారు కాబట్టి ఊర్లలో కూడా ఎక్కువ ఆసుపత్రులు కట్టాలి అలాగే ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు అందరికీ అర్థమయ్యేలా చెప్పాలి ఇలా చేస్తే మన ఊర్లో దేశంలో అందరికీ మంచి వైద్యం అందుతుంది